అవును చెప్పండి ఎవరు ఓకే మా దగ్గర వచ్చేసి మాకు హైదరబాదీ చాయ్ అనుంటుంది దాని ప్రైజు ఒక ఫిఫ్టీన్ టూ ట్వంటీ ఉంటుంది సో అందులో ఒక కప్పు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది ఇద్దరు తాగొచ్చు ఇంకా ఇరానీ చాయ్ అనుంటది ఇంకోకటి జాబాని అనే చాయ్ ఉంటుంది ఇవి చాయ్లో త్రీ టైప్స్ ఇంకా మేము లెమన్ టీ లెమన్ టీలో స్పెషల్ ఇంకా వెరైటీస్ గూటం ఉంటాయి లెమన్ టీస్లో లైక్ అల్లం వేసి చేస్తాము పుదీనా వేసి బీన్స్ ఒరిజినల్ ఒరిజినల్ బీన్స్ తోటే మేమే అక్కడ దంచి అదంతా చేస్తాము చేస్తాము ఒక పెద్ద ఏరియానే అండి బయట మెన్షన్ చెయ్యొచ్చు తాగొచ్చు కూడా హార్ట్ కాపీ గూటం ఉంటుంది కూల్ కాఫీ గూటం ఉంటుంది దాని ప్రైస్ వచ్చేసి హార్ట్ కాఫీ వచ్చేసి సిక్స్టీ రూపీసు కూల్ కాఫీ వచ్చేసి ఎయిటీ రూపీసు ఎందుకంటే అది నార్మల్గా దొరకదు కదా కూల్ కాఫీ స్న్యాక్స్ బిస్కెట్స్ అవైలబుల్గా ఉంటాయి వెరైటీస్ అఫ్ బిస్కెట్స్ ఉంటాయి మా దగ్గర నార్మల్గా స్టార్టింగ్స్ ఫ్రమ్ ట్వంటీ రూపీస్

మాది ఇక్కడ అరమద్ దగ్గర హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది అవుతాయండి సేల్స్ బాగానే అయితాయి అంటే ఇందులో ఒక అరౌండ్ సిక్స్టీ టూ సెవెంటీ తౌజండ్ వరకు ఒక్కరోజే అయితే అయినాయి డైలీ మాకు టెన్ తౌజండ్ ట్వంటీ తౌజండ్ అట్లా వస్తాయి మేమా అండి ఆ ఆఫ్టర్నూన్ ప్యూర్ ప్యూర్వి యూజ్ చేస్తాం ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళి తీసుకొచ్చుకుంటాం మార్నింగ్ అయితే ప్యాకెట్ మిల్కే యూజ్ చేస్తామండి ఓకే అండి ఓకే అండి మాకు గిరాకీ వచ్చింది నేను మళ్ళీ కాల్ చేస్తానండి త్యాంక్ యూ త్యాంక్ యూ